సెక్రట్రీయేట్ గారు మన అనకాపల్లి జిల్లా గురించి కొద్దిగా మాట్లాడదామని చెప్తున్న మన అనకాపల్లి జిల్లాలో మనకు చెరుకు పంట అనేది ఎక్కువగా ఉత్పతి ఇస్తుంది ఆల్రడీ మన ఇప్ మన జిల్లా నెంబరు నెంబరు ఒకటవ స్థానంలో ఉంది ఇంకా మనం దానికి అంటే ఒకటవ స్థానం నిలబెట్టుకునేందుకు ఇంకా కొన్ని ప్రయోజనాలను కొన్ని తీసుకురావాలి అని అనుకొ అనుకుంటున్నాను దాని గురించి మీరు మీ స్పందన ఏంటి మీరు ఏమి అనుకుంటున్నారు

ఓకే

ఓకే

ఓకే తప్పకుండా అండి దానికీ ప్ర నేను ఖ ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను రైతులకు తప్పకుండా ఇస్తాను ఓకే ఓకే అండి నేను కొద్దిగా డిస్కస్ చేసి మా రైతులకు ఏమ నెక్స్ట్ ఒప్పందాలని నేను తీసుకొస్తాను అండి ఉంటాం ఓకే అంతా ఓకే అండి తప్పకుండా